కొంతవరకి అవును అనే అనిపిస్తుంది మీడియాలో తెలుగు కంటెంట్ బాగానే ఉన్న ఉంటుంది జాతీయ స్థాయిలో దాన్ని ప్రాతినిధ్యం ఇంకా పెరగాలని నేను భావిస్తున్నాను ఇతర భాషలు సినిమాలు కార్యక్రమాలు లభిస్తున్నంత గుర్తింపు తెలుగు కొన్నిసార్లు లభించడం లేదు ఇక విద్యా వ్యవస్థలో చూస్తే తెలుగు ఒక మాధ్యంగానే ఉంటుంది చాలామంది ఆంగ్ల విద్యానికి తోర్పడుతున్నారు ఉన్నత విద్యలో తెలుగులో చదివే అవకాశాలు కూడా పరిమితంగానే ఉన్నాయి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని దాని ప్రాతినిధ్యము మరింత తెలియజేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ మధ్యకాలంలో తెలుగు కంటెంట్ ఓ టీ టీ ప్లాట్ఫామ్స్లో బాగా పరిచయం అవుతున్నాయి ఈ యొక్క మంచి పరిణామం